మీ రెస్టారెంట్ నుండి నేను బిర్యానీ ఆర్డర్ చేసాను కానీ అది తాజా వాసన లేదు ఇది ఎప్పుడో చేసిన దానిలా నిలవదానికిలాగా దుర్వాసన నాసిరకంగా నాపుణ్యతతో వచ్చింది కాబట్టి నేను దీనికి డబ్బు నేను చెల్లించిన రుసుము వెనక్కి వెయ్యాలని కోరుతున్నాను ఇలాంటి దుర్వాసనకరమైన నాసిరకమైన ఆహారాన్ని ఎవ్వరికి ఇవ్వద్దు అని కోరుకుంటున్నాను